స్టేషనరీనా సార్ సైంటిఫిక్ క్యాల్కులేటర్ ఉందా సార్ ఎంత ఒకటి అంటే మాములుగా బల్క్కు ఉంటె ఏమైన తగ్గిస్తారా సార్ మాకు ఒక సిక్స్టీ వరకు కావాలి సార్ ఒక సా ఒకసారి మీరు చెప్పండి సార్ మాములు ఇంకా చాలా తీసుకునేవి ఉన్నాయి మాములుగా ఫస్ట్ ఇవి అడుగతున్నాను ఒక ప్యాకెట్కి ఎంత తగ్గిస్తారు సార్ మీరు టెన్ ట్వంటీ తగ్గిస్తారా సార్ మరి ఇంకా బ్రౌన్ షీట్స్ ఉన్నాయా సార్ బ్రౌన్ షీట్సు ఉన్నాయా అది కూడా ఒక సిక్స్ సెవెంటీ దాక పడుతుంది సార్ ఎంత వస్తుంది సార్ అది ఒకటి

ఓక్ ఒకటి టెన్ రూపీస్ అంటే అది కూడా ఎయిట్ రుపీసో ఫైవ్ రుపీస్కో తీసుకోవచ్చు కదా సార్ ఉంటుంది ఇంకా వేరేవి కూడా ఉన్నాయి సార్ అయిన అంటున్నాను అన్నీ

అట్లనే సార్ ఇంకా స్టిక్కర్స్ ఇక్కడ అవి కూడా తీసుకునేది ఉంది అందుకే అన్న అన్ని బ బల్క్ తీసుకుంటే ఏమైన ఏది చూపిస్తానో తీసుకోండి సార్ మరి కార్టూన్ స్టిక్కర్స్ ఎంత సార్ ఒకటి అంటే పా అంటే ప్యాకెట్ అంటే ఎన్నో వస్తాయి సార్ అందులో అట్లా కూడా అవి కూడా ఒక సెవెంటీ దాక కావాలి సార్ అవి కూడా అదన్న తగ్గించండి సార్ కొంచం అదే కదా సార్ అవి బ్రౌన్ షీట్లో కూడా తగ్గలేదా సార్ మామూలుగా అయితే అన్ని బల్క్ ఏ తీసుకున్న కదా సార్ కొంచెం ఉన్న తగ్గించపోతే ఓకే సార్ ఓకే సార్ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను